పాఠశాల పర్యాప్రణాళికలో విద్ పర్యావరణలో విద్యను చేర్చాలా దాని ప్రయోజనాలు ఏమిటి పర్య పాఠశాల పర్యా ప్రణాళికలో పర్యావరణం విద్యను చేర్చాలి పర్యావరణ విద్య అంటే మామూలుగా ప్రకృతి గురించి విద్యను పిల్లలకు తెలియజేయాలి ప్రతీ క్లాస్లో ఒక సబ్జెక్టుగా పెడితే పిల్లలకు పర్యావరణ గురించి దాని ఎలా సంరక్షించుకోవాలో తెలుస్తుంది ప్రకృతి చెట్లు చెట్లను నరికేయడం వల్ల ఇప్పుడు ప్రజలకు బాగా ఇబ్బందిగా ఉంది ఇప్ ఈ ప్రకృతి చెట్లు చెట్లు లేకపోవడం వల్ల లేనిపోని వ్యాధులు ఆ దుమ్ము ఇట్ల పిల్లలకు పోయి ఇట్ల డస్ట్ ఎలర్జీ ఇట్లా వెరైటీ వెరైటీ వ్యాధులు వ్యాపిస్తున్నాయి చెట్లు పిల్లలకు విద్య అనేది చెట్ల గురించి వాళ్ళను చెప్తే ఇట్లా నాటాలి చెట్ల వల్ల ఇట్ల ఉపయోగముంటుంది చెట్ల వల్ల నీడ ఎండాకాలంలో నీడని ఇస్తుంది చెట్లు ఇట్లా చెట్లు నాటితే ఇట్ల డస్ట్ అనేది రాకుండా ఉండడం వల్ల చెట్ల తోటి ఎంత ఉపయోగం ఉంటుందని

ప్రతీ క్లాస్లో ఒక సబ్జెక్టు పిల్లలకు ఈ పర్యావరణ గురించి చెప్తే వాళ్ళ భవిష్యత్తులో కూడా చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఇలాంటి వ్యాధులు రాకుండా తట్టుకోగలుగుతారు బలంగా ఉంటారు